పర్యాటకులను ఆకర్షించడానికి మరియు అవగాహనను మెరుగుపరచడానికి అంటే అతిథుల మధ్య అతిథులు అతిధేయులు మధ్య సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్ను ఎలా బాగా ఉపయోగించుకోవచ్చు ప్రయాణికులు సోషల్ మీడియాని విరివిగా ఉపయోగిస్తున్నారు ప్రయాణానికి సంబంధించిన సమాచారం సలహాలు అనుభవాలను తెలుసుకోవడానికి ప్లాన్ చేయడానికి మరియు ఇతరులతో అనుభవం పంచుకోవటానికి కూడా ఉపయోగిస్తారు సమాచారం మరియు సలహా సోషల్ మీడియా ద్వారా ప్రయాణానికి సంబంధించిన సమాచారం సలహాలు మరియు సమీక్షలు సులభంగా లభిస్తున్నాయి ప్రయాణ ప్రణాళిక ప్రయాణ ప్రణళి ప్రణాళిక ప్రయాణికులు సోషల్ మీడియా ద్వారా తమ ప్రయాణ ప్రణాళికను సులభంగా ప్లాన్ చేసుకోవచ్చు ఉదాహరణకు మీరు ఏ ప్రాంతం చూడాలి ఎక్కడ ఉండాలి ఎలా వెళ్ళాలి అని తెలుసుకోవచ్చు ప్ర సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్స్ ప్రయాణీకులు యూట్యూబు ట్రిప్ప్డ్ ట్రిప్ అడ్వైజరు ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ మరియు బుకింగ్ డాట్ కాం వంటి సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్లను ఉపయోగిస్తున్నారు ఉదాహరణకు అమెరికన్ ఎక్స్ప్రెస్ సర్వే ప్రకారం దాదాపు సగం మంది ప్రయాణీకులు ఒక ప్రదేశం ఫోటోలు లేదా వీడియోలకు బా బాగుంటుందని భావించి ఆ ప్రదేశానికి వెళతారు కొంతమంది ప్రయాణీకులు ప్రయాణ అనుభవాలను సమీక్షల ద్వారా పంచుకుంటారు ప్రయాణీకులు సోషల్ మీడియా ద్వారా ప్రయాణానికి సంబంధించిన బ్రాండ్లతో సంభాషించవచ్చు ప్రమాదాల గురించి సోషల్ మీడియా ద్వారా ప్రయాణీకులు ప్రమాదాల గురించి తెలుసుకోవచ్చు అనుభవాలు పంచుకోవటం ప్రయాణీకులు తమ ప్రయాణ అనుభవాలను సోషల్ మీడియా ద్వారా ఇతరులతో పంచుకుంటారు ఫోటోలు వీడియోలు మరియు సమీక్షల ద్వారా ప్రయాణ ప్రణాళిక ప్రయాణీకులు సోషల్ మీడియా ద్వారా తమ ప్రయాణీకులను ప్రయాణ ప్రణాళికలను సులభంగా ప్లాన్ చేసుకోవచ్చు ఉదాహరణకు ఏ ప్రాంతం చూడాలి ఎక్కడ ఉండాలి ఎలా వెళ్ళాలి అని తెలుసుకోవచ్చు